నేను ఫస్ట్ ఆర్డర్ పెట్టుకున్న ప్రోడక్టు డ్రస్ పెట్టుకున్నాను చాలా బాగా వచ్చింది నేను అస్సలు మంచిగా రాదు కావచ్చు అనుకున్న కాని క్వాలిటీ కలరు ఆ డిజైన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది డ్రస్ సైజు కూడా మంచిగా ఉన్నది అంటే నాకు ఫిట్టింగ్ ఉన్నది మంచిగా ఫిట్టింగ్ వచ్చింది కంఫర్టబుల్గా ఉంది వేసుకుంటే కూడా అండ్ ఆ ఫ్యాబ్రిక్ కూడా మంచిగున్నది చూడ్డానికి కూడా వేసుకున్నా కూడా సాఫ్ట్గుంది క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది నాకు అసలు ఇట్ల ఆన్లైన్లో పెట్టే ప్రొడక్ట్స్ ఏం బాగరావని నేను అనుకునేదాన్ని కాని ఫస్ట్ పెట్టిన ప్రోడక్ట్ నాకు మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అంటే బాగా నచ్చింది నాకు అయితే ఆ ప్రోడక్టు అంటే ఇంకోసారి కూడా మనకి పెట్టాలనిపించేలాగా వచ్చింది క్వాలిటీ అయితే బాగున్నది ఆన్లైన్లో కూడా డ్రస్ డ్రస్ అయితే చాలా బాగా వచ్చింది అంటే కుర్తా పెట్టుకున్నాను నేను ఆ డిజైను అంటే హ్యాండ్స్ కూడా ఫుల్ వచ్చినాయి వాటికి బాగుంది సైడుకి ఇట్ల కట్స్ వచ్చినాయి నీట్గా ఉంది వేసుకుంటే కూడా ఎట్లా అంటే ఇట్లా మంచిగా కనిపిస్తుంది అన్నట్టు ఆ కలరు డిజైన్తోని మంచి లుక్ వచ్చింది కంఫర్టబుల్గా ఉంది అండ్ ఇది బాగుంది కలర్ అయితే మంచిగా వచ్చింది డిజైన్ అయితే అస్సలు సూపర్ ఉండే ఇంకా మంచిగుండే ఇంకోసారి కూడా పెట్టుకోవాలనిపిస్తుంది ఆన్లైన్లో డ్రసెస్సు ఇట్లా మంచిగావస్తే పెట్టుకోబుద్ధి అవుతుంది ఆన్లైన్లో మంచి ఎక్స్పీరియన్స్ అన్నట్టు అంటే కొన్ని కొన్ని యాప్స్లలో ఎట్లా అంటే డ్రస్ బాగుండి అంటే చూడ్డానికి బాగుండి మళ్ళీ మనకి ఇట్లా వచ్చిన తరవాత బాగుండకపోయేది ఇది మాత్రం మంచిగా వచ్చింది అట్లేమి లేదు ఇందులో మంచిగుంది అన్నట్టు